ప్యారడైస్ రెస్టారెంటేనా అండి ఏం ఐటమ్స్ ఉన్నాయండి ఓకే అండి మేము మటన్ గ్రేవీ ఒకటి చికెన్ ఫ్రై ఒకటి ఆర్డర్ పెడుతున్నాము పంపించిండి ఓకే అండి